హలో హలో అండి నమస్తే ఆర్కె డైరీ ఫార్మ్సా అండి ఓకే మ్యామ్ యాక్చువల్గా నేను ఒక రిటైలర్ను అండి మాకు పాలు పెరుగు రిక్వైర్మెంట్ ఉందన్నమాట దానికోసమని కాల్ చేసాను మీరు జనరల్గా ఎంత ఛార్జ్ చేస్తారు

అంటే మేము బల్క్లోనే రిటైలర్ కాబట్టి మాకు మా దగ్గర ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి హోల్సేల్ షాప్స్ వాళ్ళకు ఏంటంటే మేము మిల్క్ అనేది సప్లై చేస్తూ ఉంటాము అలాగే పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఫంక్షన్స్కి వాటికి కూడా పెరుగు అవి సప్లై చేయడం కూడా మేము చేస్తూ ఉంటాము అన్నమాట సో నేను ఏంటంటేను మాకు కొంచెం ఏమైనా హోల్సేల్కి వస్తుందేమో మీ దగ్గర అంటే నేను ఆల్రెడీ ఒక టూ త్రీ ఫార్మ్స్ దగ్గర కనుక్కున్నాను దాన్ని బట్టి మీకు ఎలా వస్తుంది తరువాత మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయో నాకు కొంచెం చెప్పగలుగుతారా ఓకే

ఓకే అండి అంటే ప్రెజెంట్ అయితే పాలు పెరుగు ఉంది రిక్వైర్మెంట్ దా ఇన్కేస్ పన్నీర్ అవి కూడా ఉన్నా కూడా మీరు ఇది ఇచ్చే క్వాలిటీని క్వాంటిటీని బట్టి మేము చేస్తాము తరువాత మీది ఇది ఎక్కడ విజయవాడ అన్నారు కదా నేను ఒకసారి వస్తాను వచ్చి చూసి అసలు ఎంత పడుతుందో ఒకసారి మీదేనా అండి షాప్ లేకపోతే మీరు ఇందులో పార్ట్నర్ ఏదన్నానా

ఓకే అండి సరే అండి సార్ నేను ఒకసారి మీ షాప్కి విజిట్ చేస్తాను విజిట్ చేసాక అక్కడ మాట్లాడుదాము అయితే ఓకే అండి థ్యాంక్ యూ